నూతన శక్తిని పొందుతారు ఏకాగ్రత మరియు మేధస్సు పెంపొందించడం ధ్యానం మరియు ప్రాణాయామం వలన మెదడు చురుకుగా

విద్య పనితీరు పైన ప్రభావం శరీర దృఢత్వం శారీరక ఆరోగ్యాన్ని

అనంత

క్రమం తప్పకుండా యోగ ఆసనాలు ధ్యానం మరియు శ్వాస అభ్యాసాలను పాటించడం ద్వారా విద్యార్థులు మానసిక ప్రశాంతతో పాటు విద్యార్థి ఆలోచనలు మెరుగుపరుస్తాయని దీని విషయంలో తెలుసుకోవచ్చు